హలో గుడ్ ఈవినింగ్ మ్యాడమ్ టూర్స్ అండ్ ట్రావెల్సా అండి మాట్లాడేది నేను స్వర్ణలత అని మాట్లాడుతున్నాం అండి మేము ఇట్లా అనంతగిరి హిల్స్ విజిట్ చేయాలని అనుకుంటున్నాం అండి మీ క్యాబ్ ఏమైన ఫ్రీగా ఉందా అండి రేపు మాకు మార్నింగ్ సెవెన్ టు టూ డేస్ కావాలండి ఎందుకంటే మేము మార్నింగ్ విజిట్ చేస్తాము మార్నింగ్ టు ఈవినింగ్ వరకు టూ డేస్

ఫ్యామిలీతో వస్తున్నాం అండి చార్జెస్ ఎట్ల అవుతాయండి మేము ఇప్పుడు వికారాబాద్లో కొంచెం పక్కన ఫైవ్ కిలోమీటర్స్ దగ్గర ఉంటాము విలేజ్లో అవునుఅండి రూమ్ కావాలి మాకు అంటే హోటల్ అయిన పరవాలేదు ఫ్యా ఇట్లా ఇల్లులాగా అయిన పర్లేదండి మాకు హోటల్ అయితే ఇంకా బెటర్ అండి మాకు ఓకే అండి ఎంత అవుతుంది అండి హోటల్కి అవునండి ఫ్యామిలీనే అంత ఎందుకు అండి ఒక కొంచెం ఒక టూ త్రీ థౌసండ్ తగ్గిస్తే మంచిగా ఉంటుంది కదా ఎందుకంటే మేము ఇక్కడ వికారాబాద్ దగ్గరలో ఉంటాము మళ్ళి ఏంటంటే టూ డేస్ ఉంటాం కదండి కొంచెం డిస్కౌంట్ ఇపించండి ఎందుకంటే మనకు దగ్గర ఉంటాం కాబట్టి కొంచెం డిస్కౌంట్ ఇస్తే మంచిగా ఉంటుంది కదా వెహికల్స్ అయితే మేము నలుగురు ఉన్నాం కాబట్టి ఇనోవా అలాంటివి చిన్నవి అయిన పర్లేదండి మాకు పెద్ద కార్ అయితే అవసరం లేదు పెద్దది అయితే కొంచెం చార్జెస్ ఎక్కువ అయితాయి కదా ఇప్పుడు చిన్నది అయితే పర్లేదు మాకు లేదండి మేము రేపు వస్తాం కాబట్టి ఒకసారి మీ డీటెయిల్స్ మాకు వాట్స్అప్లో సెండ్ చేయండి రేపు మార్నింగ్ మీ డ్రైవర్ని పికప్ చేసుకోమని చెప్పండి మేము లొకేషన్ పెడతాము మా వాట్ మీ వాట్స్అప్లో మార్నింగ్ ఒకసారి పికప్ చేసుకోమనండి ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మాకు మార్నింగ్ ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి సరే మ్యాడమ్ థ్యాంక్ థ్యాంక్ యూ అండి